హలో ప్రొఫైల్ ఫోటో స్టూడియోసేనా అండి నాకు ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ చేయాలండి

మెయిన్ వా అవుట్డోర్ అనుకుంటున్నాం అండి

ఓకే సార్ ఓకే మ్యామ్ ఓకే మేము పెట్టుకుంటాం అండి అవుట్డోర్ చా మేము పెట్టుకుంటాం

ఓకే అండి థ్యాంక్ యూ

ఓకే ఓకే థర్టీ ఫస్ట్ మార్చి అండి థర్టీ ఫస్ట్ మార్చి

ఓకే మేడం బట్ కా కాస్ట్యూమ్స్ మీరు ఏమన్న అవైల్ చేస్తారా మేము తెచ్చుకోవాలా అండి ఓకే ఓకే కాస్ట్యూమ్స్ కొన్ని మీరు ఇవ్వండి కొన్ని మేము తెచ్చుకుంటాము యా వీడియోకి సాంగ్స్ కూడా ఎడిట్ చేయాలి మాకు లైక్ వీడియో సాంగ్స్లో మూవీస్లో ఉంటున్నాయి కదా సాంగ్స్ ఆ టైపులో కావాలి అని మేము మీ మీ ఫొటోగ్రాఫ్కి ఫోన్ చేసాం మీ వాళ్ళు చూడండి మేకప్ను కూడా విత్ బడ్జెట్లో అయిపోద్ది కదా మీరు అయితే యా ఓకే మేడం ఓకే అండి యా ఓకే ఓకే అండి